నేనెప్పుడు పెయింటింగ్ క్లాస్కు వెళ్ళలేదు కానీ పెయింటింగ్ వెయ్యడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది ఏదైనా ఒక విషయాన్ని బాగా చక్కగా అర్థం చేసుకోవడానికి డ్రాయింగ్ అనేది హెల్ప్ అవుతుంది కానీ నేను యూట్యూబ్లో చూస్తూ పెయింటింగ్ నేర్చుకున్నాను అది నేను ఒత్తిడిలో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండడానికి చక్కగా ఆలోచించడానికి పెయింటింగ్ అనేది నాకు సహాయం చేసింది చిత్రకారుడు అంటూ ప్రత్యేకంగా ఎవరూ లేరు కానీ పెయింటింగ్ చెయ్యడం అనేది మనిషి ప్రశాంతంగా ఉండడానికి ఒక విషయంపై ఏకాగ్రతతో ఉండడానికి సహాయం చేస్తుందని నేను పెయింటింగ్ ద్వారా నేర్చుకున్నాను